హలో ఇన్సూరెన్స్ ఏజెంటా అండి ఇప్పుడు మన దాంట్లో ఇన్సూరెన్స్ ఎంతుందండి లైక్ అంటే మాకు ఫ్యామిలీ ప్లాన్ది కావాలి మేము ఫోర్ మెంబెర్స్మి ఇద్దరు పిల్లలు హెల్థ్ ఇన్సురెన్స్ కావాలి ఓకే యా అంటే మా ఫో ఫోర్ మెంబర్ మెంబర్స్కి వర్తించుద్ది కదండి ఆ ప్లాన్ అనేది ఒక్కరికి కాకుండా యా యా ఓకే అంటే వాళ్ళకి ఎయిటీన్ ప్లస్ అయితే మళ్ళీ వాళ్ళది వాళ్ళకు సెపరేట్గా పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది యా ఓకే అదే మరీ మరి మీరు వస్తారా లేకపోతే దాని గురించి ఫార్మ్స్ ఫిల్ అప్ చేయడం అది ఇది ఉంటుంది కదా ప్లాన్ అయితే బెస్టే కదండి టెన్ థౌసండ్ అంటే ఇంకేమైనా చిన్న ప్లాన్స్ ఉన్నాయా ఓకే అంటే ఇప్పుడు పిల్లలకి హెల్త్ ఇప్పుడు పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చి పిల్లలకి హాస్పిటలైజేషన్ అయినా కానీ బిల్ అనేది రికవర్ అయిపోతుంది కదా మాకు మళ్ళీ ఓకే యా ఓకే ఎక్కువ అంటే అడ్మిషన్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నటువంటి కేసులల్లో అయితే ఆ అమౌంట్ అనేది రికవర్ అయిపోతుంది ఓకే ఓకే అండి ఓకే సార్ వస్తారా మరి మేము మా అడ్రస్ మీకు మెసేజ్ చేస్తాను ఓకే ఓకే అండి థ్యాంక్ యూ